ఏ శైలి సంగీతం పాడడం మీకు అన్నిటికంటే ఎక్కువ ఇష్టం నాకు ఏ శైలి సంగీతం పాడడం నాకు తెలియదు ఇష్టం కూడా లేదు నేను న్యాచురల్గానే మిగతా సంగీతాలు నేర్చుకుంటాను కానీ ఏ శైలి సంగీతం గురించి మాత్రం నాకు తెలియదు